నేను ప్రతిరోజూ సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరున్నర గంటల వరకు పరిగెడతాను అలాగే ఎలా పరిగెడతాను అంటే చాలా ఖాళీ ప్లేస్లో గ్రౌండ్ ఉన్నప్లేస్లో నిదానంగా రన్నింగ్ చేసుకుంటూ పరిగెడతాను అలా పరిగెత్తినప్పుడు ఎంతో ఇబ్బందిగా ఉన్నా కూడా ఆరోగ్యం అనేది చాలా తేలికవంతంగా ఉంటుంది అలా పరిగెత్తడం మనకు మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని అలాగే నీరసం అలాగే ఎన్ని బలహీనతలు ఉన్నా ఈ రన్నింగ్ పరిగెత్తడం వల్ల చాలా ఆరోగ్యానికి మేలు కలుగుతుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు అలాగే ఎక్సర్సైజ్ జిమ్ చేయాలి అనుకుంటున్నవారు కూడా రన్నింగ్లో మొదటిగా రన్నింగ్ చేయడం వల్ల ఎంతో ప్రానధీనత అలాగే మనం డబ్బులు ఖర్చు పెట్టి వెయిట్ లాస్ అవ్వడానికి ఎన్నో మెడిసిన్స్ వాడుతాం అలా కాకుండా ఉదయం సాయంత్రం రన్నింగ్ చేయడం వల్ల మనకు తెలియకనే మనం తెలియకనే వెయిట్ లాస్ అవుతాము అలా మనకు తెలియకనే మంచి ఆరోగ్యం కూడా మనం చురుకుదనంగా ఉంటాము